హల్ హలో ఇది చిత్తూరు సంగీత మొబైల్స్ సార్ ఇది మీకేం కావాలి సార్ ఓకే ఇది స్మార్ట్ ఫోనా మాములుగా దొరుకుతుందండి ఇది స్మార్ట్ ఫోన్ కావాలా మాములు బేసిక్ మొబైల్ కావాలా సార్ అవునా సామ్సంగ్ బాగుంటుంది గేలాక్సీ ఎం థర్టీ ఫోర్ ఉంది సామ్సంగు సిక్స్టీన్ థౌ సిక్స్టీన్ థౌజండ్ సార్ ఇది మీ అడ్రస్ ఇస్తే డెలివరీ చేస్తాం సార్ సార్ ఇది మీదీ రాస్ ఓకే సార్

గోదావరి స్ట్రీట్ డోర్ నంబర్ ఏమైనా చెప్పగలరా సార్ మీ మొబైల్ నంబరు

సార్ మీ మీ యువర్ ఛాయిస్ మీద ఆఫ్లైన్ మీరు ఆన్లైన్లో చేస్తానంటే ఆన్లోనే చేయండి ఆఫ్లైన్లో చేస్త క్యాష్ ఆన్ డెలివరీ చేసుకొని క్యాష్ ఆన్ డెలివరీ కూడా మా దాంట్లో అవైలబిలిటీలో ఉంది ఇప్పుడు మీకు ఓకే సార్ ఒక హాఫ్ అన్ అవర్లో ఒక హాఫ్ అన్ అవర్లో మీ మొబైల్ మీ చేతికి వచ్చేస్తుంది సార్ ఓకే హాఫ్ అన్ అవర్లో హాఫ్ అన్ అవర్లో మీ మొబైల్ వస్తుంది అదే సామ్సంగ్ సా సామ్సంగ్ ఎం థర్టీ ఫోరు పదహారు పదహారువేలు పదహారువేలు మీకోసం పదై పదైదువేల ఐదొందలకి ఇస్తాము ఫైనల్ సార్ అంతే సార్ ఏమి లేదు దీపావళి ఆఫరది పదైదు వేల ఐదొందలు వస్తుంది ఫైనల్ రేటు ఓకే ఓకే సార్ నా పేరు విక్రమ్ సార్ నేను హా హాఫ్ అన్ అవర్లో మీకు కాల్ చేస్తాను సార్ మీ గంగాధర్ నెల్లూరుకి వచ్చి ఓకే ఓకే